చదివే పిల్లలకి వాళ్ళు ఏం చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు ఎంత అర్థమైంది అనేది వాళ్ళ పేపర్లో రాస్తేనే కదా అది వాళ్ళు చదివిన దానికి విలువ అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒ పదవ తరగతి వాయిదాలు వెయ్యద్దు పిల్లల చదువుల కోసం వాళ్ళకి అవసరాలు వాళ్ళు ఎంతవరకు చదువగలుగుతున్నారనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మార్క్స్ వాళ్ళకి అవసరాలు ఉంటాయి వాళ్ళు చదివే చదువులు వాళ్ళ జీవితాల పైన మంచి భవిష్యత్తు కోసం ఒక పోరాడే ఒక తలంపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ మంచి మార్క్స్తోనే కదా వాళ్ళు ఎట్లా చదువుతున్నారనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా రా పరీక్షలు మంచి రాస్తేనే వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకు తెలుస్తుంది మంచి ప మంచి మార్క్స్ రావడం వల్ల వాళ్ళ జీవితాలకి మంచి ఒక ప్రయోజనం ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే ఎవరు చదువుతున్నారు ఎవరు చదవట్లేదు అనేది తెలీదు వాళ్ళ లైఫ్కి ఒక అంటే ఎండ్ అనేది ఉండదన్నమాట అందుకే వాళ్ళు కచ్చితంగా వాళ్ళకి పరీక్షలు ఉండాలి వాళ్ళు చదివిన దానికి వాళ్ళు ఫలితాన్ని పొందాలి